నాకు ఎక్కువగా హార్మోనీ వాయిద్యాలతో పాడటం ఇష్టం హార్మోనీ అయితే తళం ఎంత చక్కగానో కుదురుతుంది తబలా కూడా తబలా వాయిద్యంతో కూడా పాట పాడడం ఇవి హార్మోనీ తబల అనేవి ఎంత చక్కగానో తాళం అనేది మన పాటకు అందించగలదు కాబట్టి హార్మోనీ తాళం హార్మోనీ మరియు తబల వాయిద్యాలతో నేను పాడడానికి ఇష్టపడతాను